రైలులో వెళ్తున్నప్పుడు మాకు చాలా రకాల మనుషులు చాలా కట్టుబాట్లు ఉన్న మనుషులు కనిపించారు కనపడ్డారు అప్పుడు మేము కొన్ని రకాలు చూసి ఆశ్చర్యపోయాము కొంతమంది భాషలు వేరే లాగా ఉన్నాయి కొన్ని మాకు అర్థం కూడా కాలేదు వాళ్లతో మాట్లాడాలంటేనే భయం వేసింది అయినా కానీ ధైర్యం చేసుకొని వాళ్ళ తోటి మాట్లాడం మాట్లాడినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు మేము ఆంగ్ల భాషలో కొన్ని మరియు హిందీ భాషలో కొన్ని మాట్లాడము అప్పుడు వాళ్ళకి అర్థమయింది మాకు కూడా వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది పోయేటప్పుడు వాళ్ళు తినే తిండి వాళ్ళు కట్టుబాట్లు సాంప్రదాయాలు అన్ని మాకు విచిత్రంగా కనిపించాయి మేము చూసి

మేము అక్కడ రెండు రోజులు నివసించాము అక్కడ చాలా చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇండియాలోనే అతి ఎక్కువ గుళ్ళు ఉన్న ప్రదేశం కూడా అదే భువనేశ్వర్ అప్పుడు మేము ఆడికి వెళ్లి అన్నీ తిరగాలనుకున్నాం బట్ ఏమి తిరగలేకపోయాము కొన్నే తిరిగాం మేము అందులో మేము వెళ్ళి అక్కడ తిరిగి అక్కడ అన్నీ సాంప్రదాయాలు చూసి

జెండాని ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకి ఒక మనిషి కాళ్ళతో పైకి ఎక్కి తీసి మార్చి మళ్ళా కిందకి వస్తాడంట వాళ్ళ కొడుకులు వాళ్ళ నాన్నలు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీనే కొనసాగుతారంట జెండా మార్చడానికి అప్పుడు మేము చూసి ఆశ్చర్యపోయా పోయాము వాళ్ళు పెట్టుకునే బొట్టులు అవన్నీ చూసి మేము కూడా అలాగే పెట్టుకున్నాము వాళ్ళు ఇళ్ళు పట్టు వస్త్రాలు బట్టలు అన్ని చాలా వింతగా ఉన్నాయి చూసి మేము అక్కడ కొన్నాము అక్కడ బ్యాగులు చాలా తక్కువ ధరలు ఉంటే మేము కూడా తీసుకున్నాం మేము అక్కడి నుంచి మళ్ళీ కోల్కత్తాలో ఉన్న మాయ గుడ్డెం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక మాకు చాలా పెద్ద గుడి కనిపించింది అదే ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటే కృష్ణుని టెంపుల్ అది ఇండియాలో ఉన్న అతిపెద్ద గుడి అక్కడ మేము ఎల్లప్పుడు అది కడుతు ఉండేవాళ్ళు కడుతు ఉన్నప్పుడు మేము అందులో పోయి చూసాము అక్కడ మొత్తం మన దేశంలో ఉన్నట్టు కాకుండా

వాళ్ళు తినే ప్లేట్ చాలా పెద్దగా ఉంటుంది అందులో చాలా వంటలు వండిస్తారు వండించి వడ్డిస్తారు మనకి ఇది తినలేక ఉంటాము మనం తినలేక పోతాం అక్కడ పెట్టే ఇవన్నీ అప్పుడు తినేసి పైకి వెళ్ళి రూమ్లో ఉంటే రూము చాలా మంచిగా ఉంటుంది అక్కడ నుంచి బయటకు వస్తే అక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలవదు మళ్ళా ఎంబటే ఎండ వస్తుంది వర్షం వస్తుంది ఎండ వస్తుంది తొందర తొందరగా మళ్ళా అక్కడ నుంచి మేము కాశీకి వచ్చాము కాశీలో అయితే చాలామంది దొంగలు కనిపించారు నాకు అందరు జాగ్రత్తగా ఉండాలి కాశీకి పోయినప్పుడు కాశీలో అతి అతి ఎక్కువ పోయే మనుషులు అంటే గుడి కంటే కాశీకే కాశీకి పోయి అందరు చనిపోయిన వాళ్ళ అస్తికలు కలుపుతారు అక్కడ చాలామంది వస్తారు చాలామందిని చంపిన వాళ్ళని కాలుస్తారు కాల్చేసి అందులో వేస్తారు అక్కడ ఉన్న నదిలో అక్కడ ఇచ్చే హారతి చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది అందరు వచ్చి అక్కడ మొక్కుకుంటారు దేవున్ని

వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటు హారతి ఇస్తారు హారతి అది చూడడానికి అందరు వెళ్తారు ఆ హారతి మొక్కాలి అంటే అసలు వేరే వేరేలాగా ఉంటుంది చూసి ఆశ్చర్యపోతాం అక్కడ క్లాసిక్ డ్యాన్స్ అంటే చాలా ఫేమస్ భరతనాట్యం వేస్తారు అందరు అక్కడ వేస్తున్నప్పుడు మేము చూడడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూసి ఆనందించాము అక్కడ పులి పులిహోర అంటే చాలా మందికి ఇష్టం అంట మేము తీసుకో మేము వెళ్ళేటప్పుడు పులిహోర చేసుకుని వెళ్ళాము అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగారు కొంచెం పెట్టమని మేము పెట్టమని చెప్పాము అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి అయితే మేము ఏమన్నా చేస్తారేమో అని భయపడి మేము కూడా వెళ్ళాం అట్నే బయటనే తిన్నాం మేము ఆడ అక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్ పోహా అంట అయితే మనం తిని ఆనందిస్తాము అది తింటే అసలు టేస్ట్ బాగుంటుంది అక్కడ దీపము లో నుంచి ఇస్తారు మరియు మీరు కూడా అక్క ఇవన్నీ ప్లేస్లకి వెళ్ళి తిరిగేసి రండి